ఇక్కడ తెలంగాణలో అనుసరించబడే వివిధ మతాలు ద్వారా పర్యావరణ సుస్థిర లేదా పరిరక్షణ సమస్యలపై అవలంబించబడే పద్ధతుల గురించి విలపంగా తెలుగులో స్క్రిప్ట్ రూపంలో వివరణ ఇవ్వబడింది పరిచయం మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక వైవిధ్యానికి పెట్టింది పేరు ఇక్కడ హిందూ మతం ఇస్లాం క్రైస్తవ బౌద్ధ జైైన వంటి అనేక మతాలు అనుసరించబడుతున్నాయి ప్రతిీ మతం యొక్క మూలభావంతో ప్రకృతికి గౌరవం జీవ వైవిధ్యం పరిరక్షణ ప్రకృతి వనరుల సరైన వినియోగం వంటి అంశాలు ఉన్నాయి ఇవి పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి హిందూ మతం మరియు పర్యావరణ పరిరక్షణ హిందూ మతం ప్రకృతిని దైవత్వంతో అతుల్యంగా చూస్తుంది ప్రకృతి తల్లి భూమాత నదులు గంగా గోదావరి వృక్షాలు పీపల్ వట వృక్షం జంతువులు నంది గరుడ నాగు వంటి వాటిని పవిత్రంగా భావిస్తుంది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పద్ధతులు వక్ష వృక్షరక్షణ వట సావిత్రి వ పత్రం ఆషడా బోనాలు వంటి పండుగల్లో వృక్షాలకు పూజలు చేస్తారు గోపూజ గోరక్షణ గోవులను దేవతలతో సమానం చేసే అందుకు గోశాలలో నిర్వహించడం ద్వారా పశుర పశు పరిరక్షణ జరుగుతుంది నది పూజలు పురస్కారాలు సందర్భాలలో నదుల పూజ చేసి వంటి పవిత్రంగా భావించడం కలుషితాన్ని నివారించడంలో దోహదపడుతుంది పంచభూత సిద్ధాంతం